హలో చెప్పండి ఎవరు అవునండి అవునండి సంబర జాతర జరుగుతాయండి జాతర అనేది పన్నెండు వారాలు చేస్తారండి ఇది మూడో వారం ఏడో వారం పన్నెండో వారమైతే చాలా ఘనంగా చేస్తారండి అందరు చుట్టుప్రక్కల ప్రజలు కూడా అప్పుడు చాలా ఎక్కువమంది వస్తారండి క్లౌడుగా ఉంటుంది కొంచెం అక్కడ మొక్కుబడులు అయి ఉంటే తీర్చుకుంటారండి కొందరు ఇక్కడ దగ్గర్లో రిజర్వాయరు కూడా ఉందండి మన అక్కడ జాతర చూసుకునే దగ్గర రిజర్వాయరు కూడా చూడచ్చు అలౌ చేస్తారండి గుడిలో కెమెరా అలౌ చేయరండి రిజర్వాయర్ దాకా వెళ్ళచ్చు పట్టుకుని వెహికల్ అంటే మనం బుక్ చేసుకోవాలండి విజయనగరం నుంచి బుక్ చేసుకుని వెళ్ళాలి అక్కడ అంటే ఉండవు అంటే మీరు చేయమంటే మేము బుక్ చేస్తామండి అక్కడ రూము ఫుడ్డు ఒకే అండి త్రీ డేస్కి అరేంజ్ చేస్తామండి అయితే మేము మీరు ఎప్పుడు వస్తారు ఫోరు డేసులో వస్తారండి రూముకి ఫుడ్డుకి మొత్తం కలిపి ఫైవ్ తౌజండ్ అవుతాదండి

ట్రావెలింగ్కి ఒక టూ తౌజండ్ అవుతుందండి మనిషికి మీరు ఎంతమంది వస్తున్నారు ఒకే అండి మీరు ఎప్పుడు వస్తున్నారని చెప్తే మేము అప్పుడన్నీ బుక్ చేసి రెడీగా ఉంచుతామండి ఒకే అండి వచ్చేముందు ఒకసారి మళ్ళి కాల్ చేయండి ఉంటాయి అండి జాతరలో అన్ని దొరుకుతాయి కొన్ని వస్తువులు ఫ్లవర్ వాజస్ అలా అమ్మాయిలకి సంబం ధించిన చైన్సు అన్ని బ్యాంగిల్స్ అవన్నీ దొరుకుతాయి అండి

మీరొచ్చి ఇక్కడ చూస్తే మీకన్నీ తెలుస్తాయి అండి ఒకసారి సరే సరే అన్నా త్యాంక్ యూ